బట్టలు లేవు బట్టలు కొనుక్కుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అలాగా ఆన్లైన్లో బట్టలు నెతుకుతూ వచ్చాను ఒక డ్రస్ చూసాను నాకు ఎందుకో నలుపు డ్రస్సే కొనుక్కుందాము అని చెప్పి బాగా ఫిక్స్ అయిపోయాను అదే కొనుక్కోవాలి అదే కొనుక్కోవాలి నలుపు డ్రస్సే కొనుక్కోవాలి అని అనుకున్నాను కానీ సరే అని చెప్పి నలుపు డ్రస్సులు మీదే నలుపు జతల్ జతలు మీదే బట్టలు జతలు మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టి వాటి గురించే వెతుకుతూ వెతుకుతూ ఒక డ్రస్ చూసాను నచ్చింది చాలా బాగుంది అని అనిపించింది దాని ఖరీదు కూడా ఎంతో లేదు తక్కువే ఎనిమిది వందలు దాని ఖరీదు సర్లే తక్కువే కదా అని చెప్పి ఆ డ్రస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాకా ఆర్డర్ డెలివరీ ఆర్డర్ వచ్చింది ఇంటికి ఇంటికి వచ్చాక విప్పి చూస్తే నిజంగా ఆ క్లాత్ యొక్క ఆ క్లాత్ వరస్ట్ క్లాత్ అంత అంత వరస్ట్ డ్రస్ ఇంకేముండదు అనిపించింది ఆ క్లాత్ చూస్తే చాలా చీప్గా ఉంది ఆన్లైన్లో చూసినప్పుడు ఏమో ఒకలా ఉంది మళ్ళీ బయటకి వచ్చి చుస్తేనేమో బయట చుస్తేనేమో వేరేలా ఉంది కలర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అదే చాలా అంటే చాలా అసలా అది ఎందుకు కొనుక్కున్నాను రా బాబు అని అనిపించింది అనమాట మళ్ళీ రిటర్న్ పెట్టి అది బ్యాడ్ రి బ్యాడ్ రిమర్క్ ఇచ్చి రిటర్న్ పెట్టేసాను అలానే సరే మా అమ్మగారికి ఏదో వస్తువు కావాలి అని చెప్పి ఇంట్లోకి కావాల్సిందే చేతులు పట్టుకోడానికి టాంగ్స్ టైపు దీని దానితో పాటు ఇంకొకటి ఆఫర్ ఉంది ఉల్లిపాయ కట్టర్ అనమాట ఆ రెండు సరే పెద్ద వయసులో కదా కొంచెం కష్టం అవుతుంది అన్ని కోసుకోడానికి అని చెప్పి వెజ్టేబుల్స్ కట్టర్ది కూడా పెట్ ఆర్డర్ పెట్టాను అది కూడా ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన తర్వాత అది మొత్తం ఆ ఆర్డర్ డెలివరీ టైమ్లో విరిగిపోయిందో లేకపోతే వాడు డ్యామేజ్డ్ పీసే పంపించాడో తెలీదు గానీ అదియైతే విరిగి విరిగి పోయి వచ్చింది సరే అని చెప్పి మళ్ళి అది రిటర్న్ పెట్టేసి ఆదు కూడా ఈ రెండూనూ చాలా అంటే చాలా నెగెటివ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ రెండే ఆన్లైన్ దాంట్లో ఈ రెండు ప్రొడక్ట్స్ నెగెటివ్ ఎక్స్పీరియన్స్ మా అమ్మగారి కూడా మా అమ్మగారు కూడా నన్ను తిట్టడం స్టార్ట్ చేసారు ఎందుకు అలాంటివి డబ్బులు వేస్ట్ డబ్బులు వేస్ట్ అని చెప్పి సర్లే ఇంకా ఏంచేయలేం అలా అయిపోయింది